తెలంగాణలో ఉన్నతవిద్యను అందించే ప్రధాన విశ్వవిద్యాలయాలు కళాశాలలు చాలా ఉన్నాయి మొదటిగా మాట్లాడకుంటే ఎన్ఐటీలు ఐఐటీలు అలాగే ఉస్మానియా యూనివర్సిటీ దాంతోపాటు జెఎన్టీయు దాని కింద చాలా కాలేజీలు ఉన్నాయి ఈ కళాశాలలు అన్నీ ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటాయి వీటి నుండి డాక్టరేట్ పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే చదువుకుంటు బీటెక్ పత్రాలను పొందిన వారు కూడా చాలామంది ఉంటారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఐటీ వరంగల్ ఇలాంటివన్నీ బాగా ఉంటాయి వీటిలో చాలా ఉన్నతమైన విద్యను మనకు అందిస్తాయి లక్షలాదిమంది విద్యార్థులు వాటి నుండి చదువుకొని ఎన్నో ఎంతో ఉన్నతమైన స్థాయి స్థాయిలో ఉన్నారు తెలంగాణలో ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు

లెక్చరర్లు కూడా ప్రొఫెసర్లు కూడా ఈ డాక్టరేట్ ల కోసం వస్తు ఉంటారు ఎంటెక్ చదువు కోసం ఎంటెక్ చదువుతు ఈ డాక్టరేట్ పొందచ్చు పిహెచ్డీ రీసెర్చ్ పేపర్ రాసి ఈ డాక్టరేట్ పట్టాలు పొందుతారు సో ఇందులో ఇంజనీరింగ్ ఏదో చేసామా అన్నట్టుగా ఉన్న వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది ఇందులో ఇంజనీరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ మీద ఇష్టం ఉండి ఎంతో కష్టపడితే కానీ అందులో సీట్లు దొరకవు ఇందులో ఒక సీటు సాధించడమే లైఫ్లో ఒక్కొక్క వాళ్ళ సక్సెస్గా భావిస్తారు బీటెక్ లాంటివి చదివి డాక్టరేట్ పట్టా కోసం ఏదైనా సాధించాలి అని అనుకునే వాళ్ళే వీళ్ళల్లో ఉంటారు ఎన్ఐటీ నుండి డాక్టరేట్లుగా తిరిగి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతు ఉంది ఇకపోతే ఐఐటీ ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీతో పోల్చుకుంటే ఐఐటీ అనేది కొంచెం చిన్నదని అనుకోవాలి

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని ఈ డిగ్రీ పత్రాలు టీచర్ చదువు కోసం చాలామంది టెట్ కానీ ఇవి రాసే ముందు వాళ్ళకి డిగ్రీ ఉండాలి ఇది మంచి విశ్వవిద్యాలయం అని చెప్పాలి డిగ్రీ కోసం సో అదే విధంగా మన డిగ్రీ కళాశాలలు కూడా బాగానే ఉంటాయి ఇకపోతే మనకు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంకా ఎన్నో ముఖ్యంగా మనం చెప్పుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఇది మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పౌరుల నుంచి తెలుసు చాలామందికి ఆ విధంగానే ఉస్మానియా పేరు తెలుసు కానీ ఆ ఉస్మానియా రెండు విభాగాలలో ఉంటుంది ఒకటి ఆర్ట్స్ ఇంకొకటి ఇంజనీరింగ్ ఇందులో ఆర్ట్స్ చేసేవాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు ఉంటారు ఆర్ట్స్ అంటే కళలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అనేది ఆవిష్కరణకు సంబంధించినది సో ఇంజనీరింగ్ విభాగంలో చాలా ఉంటాయి ఒక విద్యుత్కి సంబంధించినది ఎలక్ట్రానిక్స్ అని కంప్యూటర్ అని ఇలా చాలా ఉంటాయి ఈ ఇప్పుడున్న పరిశ్రమల్లో బయట ఉన్న డిమాండ్ను బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డేటా సైన్స్ సర్టిఫికేషన్ అని ఇలా చాలా బ్రాంచులు వచ్చేసాయి ఈ ఉస్మానియా కింద చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఉంటాయి వీటన్నింటిని ఉస్మానియా ఒక దారిలో చూస్తు ఉంటుంది వాళ్ళకి పరీక్షలు కానీ పుస్తకాలు కానీ ఒక పాఠాల విధానాలు కానీ సిలబస్ కానీ ఈ ప్రక్రియను మాత్రం ఇదే చూసుకుంటు ఉంటుంది ఇది అంతా గవర్నమెంట్ సంస్థ ఉస్మానియా అనేది ఇకపోతే దాని తర్వాత మనకు ఉన్నది జెఎన్టీయు జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇది మనకు కూకడ్ పల్లిలో ఉంటుంది ఉస్మానియా ఉస్మానియా అంత పెద్దగా ఉండదు కానీ ఇది కూడా చాలా పెద్దది డిప్లమా నుండి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి వీటన్నింటికి జెఎన్టీయునే హెడ్గా ఉంటుంది జెఎన్టీయులో కూడా ఇంజనీరింగ్ ఉంటుంది ఇంజనీరింగ్లో విభాగాలు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ ఇలా అనేక బ్రాంచీలు ఉంటాయి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఎలక్ట్రికల్ చదివే వాళ్ళు మన విద్యుసరఫరాని చూసుకుంటారు

సివిల్ ఇంజనీరింగ్ కిందకి వస్తాయి అలాగే ఇప్పుడు వస్తున్న కంప్యూటర్ కోర్సులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఉంటాయి ఇప్పుడు మనకు కంప్యూటర్ అనేది చాలా ఆధునికమైనది దాన్ని చూసుకుంటే అందులో డేటా సైన్స్ అంటే మనకి ఉన్న డేటాని అనలైజ్ చేసుకుంటారు దానిపైన చదువుకుంటారు మనకు వచ్చే సర్వే రిపోర్ట్లు అలాంటివి అలాగే ఒకప్పుడు జరిగే దాన్ని బట్టి ఇప్పుడున్న తీవ్రత ఇలాంటి ఏ తీర్మానం చెప్పాలన్న డేటా సైన్స్ అనేది చాలా ఉపయోగకరమైనది అలాగే సైబర్ సెక్యూరిటీ అంటే మనకి డిజిటల్ వస్తున్నాయి మన ఇండియాని మనం కాపాడుకోవడానికి ఈ సెక్యూరిటీ ఇలాంటి బ్రాంచ్లు చాలా వస్తున్నాయి ఇకపోతే జెఎన్టీయు కింద కూడా చాలా ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వాటిని అన్నింటినీ జెఎన్టీయు ఒక ప్రక్రియను బట్టి నడిపిస్తు ఉంటుంది దాని ఆర్డర్స్ ప్రకారంగా మిగతా కాలేజీలు వర్క్ అవుతు ఉండాలి

ఈ పై ఈ డిగ్రీ చదువుకున్న వాళ్లంతా గవర్నమెంట్ జాబుల కోసం అలాగే ఇంకా ఉన్నత స్థాయి చదువుల కోసం పిహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టా పొందడం కోసం చదువుతు ఉంటారు ఈ డాక్టరేట్ చదివిన వాళ్ళకి ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ చాలా ఎక్కువ ఒక అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకొని చదువుకొని ఇంకేదైనా కొత్తగా ఆవిష్కరించి వాళ్ళు దానికి సర్టిఫికెట్ని కూడా పొందుతారు ఆ గుర్తింపుని వాళ్ళు జీవితాంతం ఎక్కడైనా చూపించుకోవచ్చు గర్వంగా గర్వంగా తలెత్తుకొని తిరగచ్చు అలా ఈ ఉన్నత స్థాయి విద్యలన్ని అందుకునే ఎంతోమంది మన కళ్ళ ముందే ఉంటారు మన వాళ్ళు కూడా అయి ఉంటారు దానికి వాళ్ళ ఎంతో కష్టం దాగి ఉంటుంది అనుకున్నట్టుగా మనం స్కూల్లో చదివినట్టుగా అయితే అవ్వదు సో అలా కష్టపడే వాళ్ళని మనం గౌరవిద్దాం అండ్ ఎన్ఐటీ ఐఐటీ ఇలాంటి విద్యా సంస్థలు ఇంకా ఎన్నో మనం రావాలని కూడా ఆశించాలి ఎందుకంటే మన దగ్గర చదువు ఒకటే ఎవరు లాక్కొని పోలేనది అంతే